నేను చాలా రకాల వంటకాలని అయితే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాను నేను సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు చేసే వంటకాలు ఏంటంటే అంటే వంట క కూరగాయలతో చేసే వంట ఏంటంటే నేను గుడ్లు వండుతాను గుడ్డు పుల్ట వేస్తాను అలాగే చారు బెండకాయ్ ఇలాంటివి నేను ఉల్లిపాయలు తరిగి వేసి ఇలాంటి చిన్న చిన్న వంటకాలన్ని చేసేస్తాను సులభంగానే కాకపోతే నేను అప్పుడప్పుడు ప్రయత్నించే వంటకాలు ఏంటంటే బిర్యానీ అని లేకపోతే చికెన్ కర్రీ అని మటన్ కర్రీ అని ఫిష్ కర్రీ అని ఇలా వండడం అనేది నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అలాగే ఒకసారి నేను మటన్ వండుదామని ప్రయత్నించాను అది ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు అది దాదాపు నేను వండి ఏడు నెలల ఆరు ఏడు నెలల ఏనిమిది నెలల పైనే అవుతుంది అప్పుడు చేసిన కొత్తలో అపు అదే నేను మొదటిసారి వండటం అనేది మటన్ అనేది ఆ మటన్ వండుతున్నప్పుడు నాకు కొంచెం బాగా అదే ఇబ్బందిగానే అనిపిచ్చింది అంటే బా వస్తుందా రాదా లేకపోతే తెచ్చిన మాంసం వృధా అవుతుందా అని చిన్న బాధ అనిపించింది కాకపోతే ప్రయత్నిస్తేనే కదా వం ఎలా కొత్త కొత్త వంటకాలనేవి నేర్చుకోగలనని నే సమర్ధించుకుని నేను కొత్త వంటకాల్ని నేర్చుకోవడంతో మొదలు పెట్టేవాణ్ని అలాగే ఒక అరకిలో ఒక రోజు నేను ఒక అరకిలో మేక మాంసం తెచ్చి దాన్ని కావలసిన రీతిగా మేము అక్కడ కోసినప్పటికీ దాన్ని ఇంట్లో కావలసిన విధంగా మేము కట్ చేసుకొని దాన్ని మేము కాసేపు వంటావమ్మా వండుదామని పక్కనెట్టాం కడిగి తర్వాత కొన్ని ఉల్లిపాయలని టమాటాలని పచ్చిమిరకాయలని ఇలాంటివన్నీ కోసిన తర్వాత కూర దాంట్లో కొంచెం నూని అలాగే నూరుకునే మసాలా అని అల్లం అల్లం వేసి అల్లం నూరి తర్వాత ఉంటాయి కదండీ కొన్ని ఆవాలు అంటే ఇవి కొంచెం వెల్లుల్లిపాయలు ఇయన్ని కలిపి మిక్సి కొట్టాం మిక్సి కొట్టి పక్కన పెట్టుకున్నాం దాని తర్వాత కొంచెం కళాయిలో కొంచెం నూనె అనేది వేసుకుని ముందుగా జీలకర్ర ఉంటాయి కదండీ కొన్ని ఏసుకునేయి అవి వేసి తాలింపు కింద కొంచెం దోరగా ఏగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిరక్కాయలు అలాగే ఏమంటారు పచ్చిమిరక్కాయలు ఇలాంటివన్నీ వేసి వం చేశాం దాని తర్వాత దాంట్లో క సరిపడా సమయం వరకు దాన్ని చేయడం జరిగింది పొయ్యి మీద అలా పెట్టడంతో అది కొంచెం దోర దోరగా వేగే వరకు ఉంచాల్సి ఉంటుంది అలా ఉంచేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ముక్కల్ని కొన్ని నీళ్ళేసి దాంట్లో ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరక్కాయలు టమాటాలు ఉన్న దాంట్లో కొంచెం సరిపడా తగినంత నీళ్ళేసి తర్వాత ఉప్పు అలాగే ముందుగానే కారం అయన్నీ వేసుకుని తిప్పుకోవాలి కారం ఉప్పు అలాగే కొంచెం మటన్ మసాలా దొరుకుతుంది కదండీ ఆ మటన్ మసాలా వేసి తిప్పి తర్వాత కొంచెం వెయ్యాలి తర్వాత ముక్కలు వేసినా తర్వాత మళ్ళీ కొంచెం వేయాల్సి ఉంటుంది ఇలాగా కొన్ని నీళ్ళేసి దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న ముక్కలున్నాయి కదండీ మే మేక మాంసం ముక్కలు దాన్ని తీసుకెళ్ళి మనం కడాయిలో వేసుకుని తిప్పుకోవాలి దాన్ని మళ్ళీ దానిపైన మళ్ళీ చికెన్ మటన్ మసాలా వేసి కాసేపు దాన్ని తిప్పి అలా ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ మనం దాంట్లో కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు లేదా కా దానిపైన కొంచెం మనం కొంచెం ఏస్తారు కదండీ మందులాంటిది కొంచెం ముక్క గట్టిగా ఉడకడానికి కానీ అలాంటివి వేయడానికి అలాంటి దానికి తగినట్టు కొన్ని చర్యలు గట్టా తీసుకుని కొన్ని పదార్థాలు వేసి మనం తగినంత సమయంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవడం అలాగే చా మటన్లోకి కొంచెం చారు అయితే బాగుంటుంది కాబట్టి చారు పెట్టడం

చింతపండు చారుగానీ లేకపోతే ఉంటాయి కదండీ చింతపండు చారు అయితే బాగుంటుంది నిమ్మ నిమ్మకాయ పిండుకుని చారుకన్నా చింతపండు చారు ఎట్టుకుంటారు చాలామంది అలా చింతపండు చారు ఒకటి పెట్టాను దింపా కాసేపటికి టేస్ట్ అయితే బాగానే ఉంది కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే కొత్తలో ముక్క సరిగ్గా ఇంకొంచెం దెబ్బ తగిలి ఉంటే బాగుండు అనిపించింది కొంచెం ముక్క ఉడికుండుంటే అలాగే కింద కూడా కొంచెం ఏమైందంటే టేస్ట్ అనేది మసాలా ఎక్కువ వేసమో ఏంటోగాని కొంచెం ఘాటు అనేది ఎక్కువైపోయింది ఈసారి చేసినప్పుడు ఇలాంటివి చెయ్యకూడదు కొంచెం ఏదైనా ముందు చేస్తేనే కదండీ తెలిసేది తర్వాత ఎలా చేయాలో కాబట్టి ఇప్పుడు దీని ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే ఎలా చేయాలనే దానికన్నా మనం జాగ్రత్తగా కంగారు పడకుండా తెచ్చుకున్న పదార్థాలన్నీ సరిసమానంగా వేసుకోవడం ఎప్పటికప్పుడు చూసుకోవడం ముక్క ఉడికేదాక ఉంచుకోవడం ఇలాంటివన్నీ నేను తెలుసుకున్నాను ఎప్పటివరకు ఉంచాలో ఏంటో అలాగే దాని అప్పుడప్పుడు బిర్యానీ కూడా వండుతాను బిర్యా వెజ్ బిర్యానీ గానీ లేకపోతే మామూలుగా ఇంట్లో చేసుకునే బగారా రైస్ ఉంటుంది కదండి అలా కూడా అప్పుడప్పుడు వండుతా ఉంటాము అయ్యి కూడా బాగానే ఉంటాయి కాకపోతే కొంచెం ఫుడ్ కలర్ అనేవి యాడ్ చేసుకుంటే గనక మనం హోటల్లో ఎలా అయితే చేస్తామో ఆ విధంగా వస్తాయి మన ఇంట్లో చేసుకునేదే కాబట్టి మనకి అంత కలర్ అనేది ఉండకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది రుచికరంగా ఉంటుంది బగారా రైస్ గానీ వెజ్ రైస్ గానీ వెజ్ రైస్లో మనం పన్నీర్ కర్రీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది పన్నీర్ కర్రీతో నేను ఇలాంటి వంటకాలన్ని కొత్త కొత్తగా నే ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతాను నేను సవాల్గా అనిపించింది అయితే చెప్పాను కదా ఇదే మటన్ అదే ఏటా మాంసం మాత్రం కొంచెం అది వండడానికి చాలా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ నేర్చుకున్నాను ఇంకా ఎప్పుడన్న వండినప్పుడు అయితే కొంచెం ఇంకా బాగా వండడానికి కొంచెం ఆస్కారం అనేది ఉంటుంది